హలో హలో మొబైల్ షాపేనా అండి మీ దగ్గర క్రొత్త టచ్ ఫోన్లు ఏమైనా మోడల్స్ మంచి మోడల్స్ ఏమైనా వచ్చినాయా అండి ఎంతలో ఉన్నాయి అండి జీ ఫైవ్ జీ ఫైవు టచ్ కానీ క్రొత్త మొ మొబైల్స్ వచ్చినాయి అండి అవి ఎంతలో ఉన్నాయి అండి అవునండి అవి కూడా కావాలి

అవి ఎంతలో ఉన్నాయండి రేటు లేటెస్ట్వి

మోటరోలా మోటరోలా ఎంతలో ఉన్నాయి అండి పదిహేను వేలలో ఉందండి అవి తరువాత మీ దగ్గర ఇయర్ఫోన్సు ఛార్జర్లు ఉంటాయి అండి అవి ఎంతలో ఉన్నాయి అండి ఐదు వేలలో ఉంటాయి అండి ఇంకా తక్కువలో ఏవైనా ఉండే అవకాశం ఉందండి

అవే ఆఫరులు ఇచ్చారండి మొబైల్స్కి

అలాగే అండి తరువాత మీ దగ్గర ఈ హెడ్ఫోన్స్ ఎంతలో ఉన్నాయి అండి క్వాలిటీలు బట్టి ఉంటాయి అండి

ఇంతకీ అడ్రస్ ఎక్కడండి మీది

అలాగే అండి ఇరవై అండీ వచ్చి మేము కలుస్తాము లేండి అలాగేనండీ థ్యాంక్స్ అండి